చిత్తూరు జిల్లాలో దాదాపుగా పదికి పైనే స్కూళ్లు ఆరుకు పైనే కాలేజీలు ఐదుకు పైన విద్యా సంస్థలు ఉన్నాయి ఇక్కడ మరి ఎక్కడ స్కూళ్లు పీజీలకు దగ్గరలోనే ఉంటాయి పీజీల నుండి స్కూల్లకు కాకుండానే అని స్కూలులోనే హాస్టల్లు కూడా ఉంటాయి అందుబాటులో ఉంటుంది ప్రజలు ఎక్కువగా ఇష్టపడే కోర్సులు ఏవంటే ఇక్కడ వేములు మెకానికల్ ఇంజనీరింగ్ సీతంసుల్లో సిఎస్సి సెట్లో వేరే వేరంటి కాలేజీల్లో కూడా మెకానికల్ ఇంజనీరింగ్ మరియు సిఎస్సి అనే కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ను చాలా ఇష్టంగా తీసుకుంటారు